ఇరవై నాలుగు నాలుగు వందల ఎనభై ఆరు ఐదు వేల ఏడు వందల టొంబై రెండు లక్షల యాభై తొమ్మిది వేలు తొమ్మిది లక్షల ఎనభై మూడు వేలు